నేను మొదటిసారి మంచి డిజైన్ ఉన్న షర్ట్ తీసుకున్నాను షర్ట్ ఆర్డర్ పెట్టిన తరువాత షర్ట్ ఇంటికి వచ్చింది సో షర్ట్ ఇంటికి వచ్చిన తరువాత నేను ఆర్డర్ ఓపెన్ చేసి ఆ షర్ట్ చూస్తే ఆ షర్ట్ యొక్క క్వాలిటీ నిజంగా ప్రీమియం క్వాలిటీగా ఉంది సో ఆ డిజైన్ కానీ టెక్స్చర్ కానీ షర్ట్కి ఉన్న ఆ నేత కానీ అది చాలా ప్రీమియం ఉంది అనమాట సో నేను వెంటనే ఆ షర్ట్ని నేను వేసుకోని చూసాను ఆ ఫిట్ కానీ లేకపోతే ఆ షోల్డర్ ఫిట్ కానీ చాలా ఎక్సెలెంట్గా ఉందీ నెక్స్ట్ డే నేనూ తర్వాత రోజే పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది సో నేను ఆ తర్వాత రోజే పెళ్ళికి మంచిగా రెడీ అయ్యాను షర్ట్ వేస్కొని నేను పెళ్ళికి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళిన తరువాత చాలా మంది నా షర్ట్ని చూసి కామెంట్ చేసారు ఏంటి అంటే షర్ట్ చాలా బాగుంది ఎక్కడ ఆర్డర్ పెట్టావు దాని క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉందీ ఆ ఫిట్ కూడా చాలా బాగా ఫిట్ అయ్యింది నీ బాడీకి సో నాకు కూడా ఎక్కడ కొనాలో చెప్పు నేనూ కొనుక్కుంటాను అని చెప్పి చాలా మంది కామెంట్స్ ఇచ్చారు సో నేను దాన్ని ఇన్ షర్ట్ చేశాను షర్ట్ని చాలా ఎక్సలెంట్గా ఫార్మల్స్కి చాలా బాగుంది షర్ట్ అదీ అదీ దాని యొక్క టెక్స్చర్ కానీ చాలా మందికి చాలా నచ్చింది సో వాళ్ళు అందరూ నాదెగ్గర నుండి డీటెయిల్స్ తీస్కున్నారు డీటెయిల్స్ తీసుకోని వివరాలి ఇవ్వండి మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటాము అన్నారు సో అందరికి నేను వివరాలు ఇచ్చాను మా ఫ్రెండ్స్ కోసం కూడా నేను బ ఆ ఎల్లుండే మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే నెక్స్ట్ డే నేను మళ్ళీ సేమ్ అదే డిజైన్ ఉన్న షర్ట్ని నెక్స్ట్ సైజ్ లోనే బుక్ చేశాను సో అదీ నెక్స్ట్ డే మా ఫ్రెండ్కి గిఫ్ట్ కింద ఇచ్చాను తను కూడా వేసుకున్నాడు షర్టు సో తనకి కూడా ఈ షర్ట్ చాలా బాగా నచ్చిందీ తనకీ తన బర్త్డే షర్ట్ కన్నా ఈ షర్ట్ ఇంకా బాగా నచ్చింది అంటా నాకు ఇదే షర్ట్ చాలా బాగా నచ్చింది అని తీసుకున్న షర్ట్ కన్నా అని చెప్పి కామెంట్ కూడా చేసాడు సో తనూ తనకీ బర్త్డే గిఫ్ట్ కూడా చాలా నచ్చిందీ సో తన షర్ట్ని చూసి మళ్ళీ తన ఫ్రెండ్స్ కూడా ఎక్కడ తీసుకున్నావు షర్ట్ నాకు కూడా ఇలాంటి షర్ట్ కావాలని చెప్పి వాళ్ళు కూడా అడగడం మొదలుపెట్టారు సో నేను తీసుకున్న షర్ట్ అయితే క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఆ బటన్స్ కూడా చాలా మంచిగా ఫిట్ చేసారు సో గమ్మునే ఊడిపోకుండా గమ్మునే తెగి పడిపోకుండా ఎక్కువ స్టిట్చింగ్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ ఆ స్ట్రక్చర్ కూడా షర్ట్కి ఉన్న ఆ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందీ సో నేను తీసుకున్న ఇప్పుడివరకు తీసుకున్న షర్ట్స్లో నేనిప్పుడు పెట్టుకున్న ఫస్ట్ ప్రొడక్ట్ ఈ ఆర్డర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రీమియంగా ఉందీ నా వార్డ్రోబ్లో ఇది స్టాండ్ ఔట్ అవుతుంది సో చాలా బాగా నచ్చింది నాకు ఇది సో డిజైన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది సో ఇలా మెటీరియల్ పరంగా చూసుకుంటే ఇంక ప్రీమియం అనమాట సో నేను ఫుల్గా దాన్ని చూసి సంతోషపడుతన్నాను